నేను ఎక్కువగా ఫొటోస్ తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టము తీసుకున్న ఫొటోస్ని నేను ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అదేవిధంగా వాట్సాప్ స్టేటసుల్లోను సామజిక మాధ్యమాలలో ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాను దీనికి నాకు ఎక్కువగా లైక్స్ అండ్ కామెంట్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది బాగున్నా ఫొటోస్కి ఎక్కువగా లైక్స్ రావటం వల్ల ఎక్కువమంది చూస్తారు మన గురించి అందరికి తెలిసేలాగా స్టైల్గా కానీ మంచి ఫొటోగ్రఫీ కానీ అందరికి తెలిసేలా ఉంటుంది నాకు చాలా ఇష్టము ఎక్కువగా నేను ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో అయితే ఎప్పుడూ ఎక్కువగా పోస్ట్లు చేస్తూ ఉంటాను